గుడ్ ఆఫ్టర్నూన్ మేడం ఇదీ గోల్డ్ పెట్టాము కదా మేము లాస్ట్ మంతు వేముల భార్గవి అండి అంటే ఎంత ఇంట్రస్ట్ పడింది అది కనుక్కుని పే చేసి వెళదామని వచ్చాను అన్నమాట లాస్ట్ మంత్ పెట్టాను ఒక రింగ్ మాత్రం వన్ ఇయర్ ముందు ఒక ఒక చైన్ పెట్టాను అన్నమాట వన్ ఇయర్ అవుతుంది ఆ చైన్ పెట్టి కూడా ఇంట్రెస్ట్ ఆ తీసుకోండి ఇదిగోండి

ఓకే అదే రింగ్ తీసుకెళదామని వచ్చాను అన్నమాట అదీ వన్ ఇయర్ బ్యాక్ కూడా ఒక చైన్ పెట్టాను అన్నమాట దానికెంత అయ్యింది చెప్పండి అదీ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ అండి ఓకే చెప్పండి అదే ఎంత అండి అమౌంట్ చెప్పండి అది పే చేస్తా ఈ రింగ్ కూడా తీసుకెళ్తా రింగుకి అమౌంట్ మొత్తం పే చేస్తా అది మాత్రం ఇంట్రెస్ట్ మాత్రమే పే చేస్తా దానికి పే చేస్తా ఇదిగో తీసుకోండి లాంగ్ చైన్కి ఇంట్రెస్ట్ మాత్రమే పే చేస్తా అండి తీసుకుని వేళ్ళను సరే ఓకే అండి ఇదిగోండి